ప్రాంతీయ రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఫోటోగ్రఫీ ఫోటోలు నేను ఎప్పుడు పాల్గొనలేదు నేను అనుసరించే కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఫోటోగ్రాఫీలు నా దగ్గర ఉంటుంది నేను ఎక్కువగా సోషల్ మీడియా యూస్ చేసి అయితే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ నేను యూస్ చేస్తాను దాంట్లో పోస్ట్ కూడా పెడతాను ఫోటో ఫొటోస్ ఉంటాయి ఫోటోగ్రఫీ నాకు దాంట్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు హీరోస్ ఫొటోస్ పెడతాను హరోస్ ఫోటోస్ దగ్గర నుంచి తీసేవి కూడా ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి నా ఫొటోస్ నేను తీసుకునేవి కూడా దాంట్లో పోస్ట్ చేస్తాను ఎక్కువగా నేను అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఫోటోగ్రఫీ అవి పాల్గొనుకుంటున్నాను కానీ నా ఇంకా అవకాశం రాలేదు నేను అంతలోపు నేను సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు చేస్తు పోస్ట్లు అప్లోడ్ చేస్తాను దానికి వ్యూస్ వ్యూస్ ఎక్కువగా వస్తాయి ఇంకా వ్యూస్ వ్యూస్తో పాటు మనీ కూడా వస్తాయి ఎందుకంటే నేను దాంట్లో బ్లూటిక్ కట్ బ్లూటిక్ కొంటే మనీ కూడా ఇన్వెస్ట్ అవుతాయి మనీ కూడా వస్తాయి ఈ పోస్టు మా ఫొటోస్ ఇవన్నీ కూడా నేను ఎక్కువగా పెట్టేది సోషల్ మీడియాలో నేను తీసుకున్న చిన్నప్పటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెడతాను చిన్న చిన్ననాటి ఫోటోలు కూడా ఇంకా ఉంటాయి మన సంక్రాంతి అవి కూడా ఇంకా ఉంటాయి ఎక్కువ ఫోటో ఎక్కువ ఉండే ఫ్యామిలీ పిక్స్ ఒకటి ఇంకా నా ఫ్రెండ్స్తో దిగిన బీచ్కు వెళ్ళిన ఈ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఉంటాయి నా ఫ్రీ అయినా ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఉంటాయి నా ట్విట్టర్ అకౌంట్లో కూడా ఉంటాయి ఫేస్బుక్లో కూడా ఉంటాయి అలాగే నేను ఎక్కువ షేర్ చేస్తాను వాట్సాప్లో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంకా చాలా ఉంటాయి దాంట్లో ఇదే కాకుండా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అయితే ఎక్కువగా ఉండవు నా ఫొటోస్ వేరే వాళ్ళ ఫొటోస్ కట్టా ఉంటాయి ఇంకా వచ్చే వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ప్రాంతీయ రాష్ట్రజాతీయ అంతర్జాతీయ స్థాయిలో నేను పాల్గొనాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా ఏమన్నా ఉండాలి అంటే ఇంకా ఏమన్నా చెప్పాలి అంటే నేను ఇన్స్టాగ్రామ్ కట్టే ఎక్కువ యూస్ చేస్తాను సోషల్ మీడియా యాప్స్ కూడా ఎక్కువ వాడుతాను ప్రతి యాప్లు వాడుతాను ప్రతి దాంట్లో నా ఫొటోస్ కూడా ఎక్కువగా అప్లోడ్ చేస్తాను సరి థ్యాంక్ యూ